నేను రచన రాసేటప్పుడు చిత్తు ప్రతి మీద ముందు వ్రాస్తాను ఆ తర్వాత మా ఫ్రెండ్స్ని వెళ్ళి అడుగుతాను చూపించి వాళ్ళకి చిత్తు ప్రతిని నేను రాసిన ప్రతిని రచన ప్రక్రియను చూపిస్తాను చూపించిన తర్వాత చూపించిన తర్వాత వాళ్ళు నచ్చి ఓకే అని చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక లెటరు ఇంకో దాని మీద ధృవీకరించి రాసుకొని మళ్ళీ వాళ్ళకి చూపిస్తాను వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత దాన్ని నేను ఓకే చేస్తాను